నేను బైకింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా దగ్గర ఎల్లప్పుడు ఉంచుకునేటటువంటి సాధనాలు మొట్టమొదటిగా హెల్మెట్ అంతేకాకుండా ఒకవేళ నేను టూర్కి వెళ్తే అక్కడికి సరిపోయేంత స్నాక్స్ కానీ లేదంటే దుస్తులు కానీ నేను వాటికి ఎంతైతే అవసరమో అంతగా నేను క్యారీ చెయ్యడానికి ఇష్టపడతాను నేను రోడ్డుపై బైక్లో యంత్ర పరమైన సమస్యలను దగ్గరగా ఉన్నటువంటి మెకానిక్ షాప్కి వెళ్ళి వా ఆ యంత్ర పరమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తాను నేను ట్రిప్కి ఒకసారి వెళ్ళేటప్పుడు నేను కర్నూలు నుంచి హైదరాబాదుకి బైకింగ్లో వెళ్ళేటప్పుడు నా బైక్ అనేది మధ్యలో ఫెయిల్ అవ్వడం జరిగింది అయితే ఆ సమయంలో నేను మెకానిక్ వాళ్ళ షాప్కి వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకోవడం జరిగింది